స్వీట్ నేమ్స్ గులాబ్ జామున్ జలేబి లడ్డూ బర్ఫీ రసగుల్లా కాజూ కట్లీ హల్వా రవ్వ కేసరి సోన్ పాపిడి ఊరన్ పోలి చమ్ చమ్ మైసూర్పాక్ దోష్కాయ్ కీర్